ట్రాక్టర్లు వివిధ రకాల బ్రాండ్ల ట్రాక్టర్లు ఉంటాయి అందులో మూడు రకములు చిన్న ట్రాక్టర్లు మధ్యస్థ ట్రాక్టర్లు మరియు ఆ పెద్దరకం ట్రాక్టర్లు మొదటిగా చిన్న రకం ట్రాక్టర్లు ఈ ట్రాక్టర్లు సాధారణంగా పది నుండి ఇరవై ఐదు హార్స్ పవర్ మధ్య ఉంటాయి మరియు ఈ చిన్న ట్రాక్టర్లు చిన్న పొలాలకు మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగపడుతాయి మధ్యస్థ ట్రాక్టర్లు ఇవి సాధారణంగా ఇరవై ఐదు నుంచి యాభై హార్స్ పవర్ కలిగి ఉంటాయి ఇవి మనం వ్యవసాయ కార్యకలాపాలలో ఉపయోగించుకోవచ్చు మరియు మధ్యస్థ పొలాల్లో ఇవి ఉపయోగపడుతాయి మరియు మూడవ రకం పెద్ద ట్రాక్టర్లు ఇవి యాభై హార్స్ పవర్ పై కలిగి ఉంటాయి మరియు ఈ ట్రాక్టర్లు పెద్ద స్థలాలను పెద్ద పొలాలను పెద్ద పొలాలలో ఉపయోగపడతాయి మరియు వ్యవసాయ కార్యకలాపాలలో ఉపయోగపడుతాయి ట్రాక్టర్లు మనం పండించినని పండించిన పంటల్ని వేరొక చోటికి తరలించడానికి బాగా వసా ఉపయోగపడుతాయి మరియు వ్యవసాయంలో అనేక విధాలుగా ఇవి ఉపయోగపడతాయి విత్తనాలు విత్తడానికి ఉపయోగపడుతున్నాయి మరియు ఈ ట్రాక్టర్లు భూమిని దున్నడానికి ఉపయోగపడుతున్నాయి మరియు ఈ ట్రాక్టర్లు ఎన్నో రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి ఆ పండించిన వాటిని వేరొక చాటి వేరొక చోటికి తీసుకువెళ్ళి కొను కొనియోగదారుని దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మకానికి మరియు ఎంతగానో ఈ ట్రాక్టర్లు ఉపయోగపడుతున్నాయి రైతులకు రైతులకనే కాదు ట్రాక్టర్లు చ అనేక రకాలుగా ఎంతో మందికి మ వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడుతున్నాయి ఎక్స్పోర్టింగ్ ఎక్స్పోర్టింగ్లో ట్రాక్టర్లు చాలా ఉపయోగపడుతున్నాయి సాంప్రదాయ పద్ధతులకంటే అది ఏ విధంగా వేరుగా ఉంది అంటే ఇదివరకూ ట్రాక్టర్లు వే ట్రాక్టర్లు లేనప్పుడు మనం ఎద్దులతో దున్నేవాళ్ళం పొలం కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాక ట్రాక్టర్లతో దున్నడం వల్ల ఇది సమయానికి సమయాన్ని మనకి కలిసి వచ్చేలా చేస్తుంది పైగా మ్యాన్ పవర్ అంటే ఎక్కువ మన్ ఇది వరకూ మనుషులు ఎక్కువ మంది అవసరమయ్యే వారు వ్యవసాయ కార్యకలాపాలకు కానీ ఈ ట్రాక్టర్లు ఈ మిషన్లు ఈ ఆధునిక పరికరాలు రావడం వల్ల ఇది మనకు కో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో తొందరగా ఈ పని జరగడం ఇది మనం చెప్పుకోదగ్గ విషయం